నాకు ఒక కొత్త ఫోన్ కావాలమ్మా ఇదే నాకు ఫైవ్ జి లో కావాలి ఫైవ్ జీలో కొత్త మోడల్స్ కావాలి ఏమున్నాయి చూపిస్తే చూసుకుంటాను నేను ట్వంటీ థౌసేండ్ లో చూపించు ఏమైనా మంచివి ఆ ఇరవై వేలల్లో చూపించు జీబీ నాకు జీబీ ఎక్కువుండాలి మెమొరీ మెమొరీ ఎక్కువుండాలి ఆ ఫైవ్ జి కావాలి స్మార్ట్ ఫోన్ కావాలి ఏమి కంపెనీలున్నాయి

సామ్సాంగు లో అయితే ఏమున్నాయి సామ్సాంగు లో ఏ ఫోర్టీన్ ఎస్ ట్వంటీ టూ అలాగా ఉన్నాయి కదా సామ్సాంగ లో అవి ఎంత పడతాయి ఫోర్ జి కాదమ్మా ఫై జిఏ కావాలి ఇరవై నాలుగు పడతుందా ఎంత జీబీ ఎంత వన్ ట్వంటీ ఎయిట్ జీబీ యా

మాకు ఇంకేమైనా ఏమన్నా ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏమి లేవా ఆఫర్స్ ఏమి లేవా కంపెనీ నుండి వచ్చే డిస్కౌంట్ ఏనా ఏదైతే బాగుంటుందో చెప్పు సెలక్ట్ సెలెక్ట్ చేయ్యి నువ్వే ఒకటి నేనైతే సామ్సాంగ్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను మరి కంపెనీ కదా ఒప్పో పోటోస్ బాగుంటుంది కెమెరా బాగుంటుంది ఒప్పో అయితే ఏంటి ఈ రెండే ఉన్నాయా

అయితే నేను నాకు సామ్ ఆ సామ్సంగ్ వాడాను నాకు తెలుసు కాబట్టి నాకు సామ్సంగ్ కావాలి చెప్పమ్మా రేట్ చెప్పు రేట్ తగ్గించేట్టుగా చూడు ఎంత అని

అవునమ్మ ఆ ఆ అలా అని కాదు కదా ఆన్లైన్ లో కొంచం తక్కువకే వస్తున్నాయి కదా ఇక్కడ మీ దగ్గర కొనుక్కునేటప్పుడు ఆన్లైన్ లో వస్తున్నాయి కదా మంచివి ఆహా మీరు సర్వీస్ గ్యారెంటీ ఉందా గ్యారెంటీ ఏమైనా ఇస్తారా ఆహా

స్క్రీన్ స్క్రీన్ గార్డ్ అయినా ఇస్తారా స్క్రీన్ గార్డ్ అన్నీ వేసిస్తారా

ఆహా సరే అయితే అయితే నాకు ఇదే తీసుకుంటాను అన్నీ సెట్ చేసి అన్నీ చేసి ఇచ్చేయండి క్యాష్ ఆన్లైన్ పేమెంట్ చేసేయనా సరే అయితే సరే అమ్మ